జనాలు ప్రస్తుతం పెళ్ళిళ్ళలో ఎక్కువగా తరచుగా ఇచ్చేటువంటి బహుమతులు పెళ్ళికూతురికి ఏంటంటే ఇది వరకు ఏంటంటే ఎక్కువ కట్నాలు కట్టా పెట్టేసేవారు ఇప్పుడు కూడా కట్నాలు పెట్టేవారు ఉన్నారు ఏంటంటే చాలా మంది కొంత మంది పెద్దవారు ఏంటంటే కట్నం పెడితే వాళ్ళకి ఖర్చులు కట్ట ఎందుకైనా ఉపయోగపడతాయి కదా అని కట్నాలు కూడా పెద్దవాళ్ళు ఇస్తూ ఉంటారు కానీ స్నేహితులు కానీ లేదంటే బాగా కొంచెం తెలిసిన వాళ్ళు కానీ అలాంటి వారు కొంత మంది బంధువులు కలిసి ఏంటంటే బహుమతులను ఇస్తారు ఏంటంటే ఇంట్లోకి ఉపయోగపడే బహుమతులు ఎలాంటివి అంటే కుక్కర్ అని లేదంటే గ్రైండర్ అని ఓవెన్ అని ఇంకా డిన్నర్ సెట్లు ఇంకా అలాగా ఎక్కువ ఏంటంటే పనికి వచ్చేవి ఇంట్లో పనికి వచ్చే వాటికి మాత్రమే ఎక్కువ ఇస్తారు ఇంకా కొంత మంది ప్రస్తుతం ఏంటంటే ఫ్రెండ్స్ కానీ కొలీగ్స్ కానీ ఎవరైనా ఏంటంటే వాళ్ళ యొక్క ఫోటోలను తీసుకొని ఫ్రేమ్స్ కట్టా కట్టించడం వాళ్ళ ఫ్రెండ్స్ అందరిది కట్టా ఫ్రేమ్ కట్టించి వాళ్ళు గుర్తుగా ఇవ్వడం అటువంటిది ఇస్తున్నారు అదే కాకుండా ఇంకా చూసుకుంటే ప్రస్తుతం ఏంటంటే స్నేహితులు వీళ్ళందరూ ఏంటంటే సాదాగా పెళ్ళికూతురుని పెళ్ళికొడుకుని ఆట పట్టించడం కోసం ఏంటంటే అందరూ కలిపి డబ్బులు వేసుకొని ఒక పెద్ద టబ్ కొని టబ్ వాళ్ళ చేతికి ఇవ్వడం మిగతా ఫ్రెండ్స్ అందరూ కలిపి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క గిఫ్ట్ ఒక బహుమతి అంటే ఒకళ్ళు చీపురు తీసుకొచ్చి అందులో ఆ యొక్క టబ్లో వేయడం తర్వాత వచ్చి వాళ్ళు చాట వేయడం తర్వాత వచ్చే వాళ్ళు అంట్లు తోముకునే పీచు వేయడం తర్వాత వచ్చే వాళ్ళు బట్టల సబ్బు అది తరువాత వచ్చేవారు అన్నం వండుకునేది గిన్నె ఇవ్వడం తరువాత బాత్రూం బ్రష్ ఒకటి ఇవ్వడం

మిగతావన్నీ తక్కువగానే ఎందుకో కానీ ప్లేట్లు ఈయొక్క డిన్నర్ సెట్లు బాగా ఎక్కువ ఇస్తారు అలాగే ఈ ఉత్తి ప్లేట్స్ ఉండేవి కానీ మరలా ప్యాన్స్ కానీ ఇంకా ఏంటంటే ఈయొక్క కప్పులు సెట్ ఉండే కప్పు సెట్స్ కానీ ఈ కప్ సెట్ బౌల్ సెట్స్